హలో మేడడం

ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటున్నా మా్యామ్ నన్ వెజలో ఏమేం వెరైటీస్ ఉన్నాయి ఇంకా చైనీస్లే ఇది ఏదైన్నా ఉందామా బో ఒక హవబోయిలు ఉందా హవ్బయిలు కక్ పడలుంద ఇంకా నన్స్ కండ్ పారటస్ గ మన ఉయా ఓకే మమ్ జీరో వన్ జీ రూమ్కి పంపించండి

జీరో వన్ త్రీ రూమ్కి పంపించండి ఇంకా జ్యూసెస్లో ఏమున్నా

జ్యూసెస్ మా్యామ్ ్రింక్స్ ్రింక్స్ మమ్ ఓకే మ్యామ్ రూమ్ నెంబ జీ మన్ టక్ పంపించమండి

అంతే వద్దండి ఇప్పుడు చెప్నే పంపించండి రూమ్ నెంబర్ జీరో వన్ తక్ పంపించండి ఓకే మ్యా ఓకే అం మ్యామ్ ట్ర చేస్తాం తొందరగా పంపించండి